మెజర్ ఇస్తున్నట్టు ఇస్తుంది మనం ఎం కొంచెం ఫాస్ట్ హార్ట్ బీట్ ఉన్నప్పుడు తప్పితే ఇంక మిగతాది అంతా ఎవరికి పెట్టినా ఒక ర్యాండం నెంబర్ ఇస్తుంది సో అది నేను నిజమని నమ్మలేదు అండ్ దీస్ ఆర్ ద ఫ్లాస్ అబౌట్ మై నెగటివ్ ఎక్స్పీరియన్స్ వెన్ ఐ హాడ్ మై సెకండ్ ప్రోడక్ట్